హలో నమస్కారం నమస్కారమండి మా కంప్యూటర్ మానిటర్ మానిటర్ యొక్క తెర పైన పగుళ్ళు ఏర్పడ్డాయండి కింద బడి అంతేకాకుండా ఎలకలు దూరి సీపీయూలో ఏదో డ్యామేజ్ అయినట్టుగా అనిపిస్తుందండి అవునండి ఓ రెండు వైర్లని కీబోర్డ్కి సంబందించిన వైర్ ఎలుక కొరికిందండి అంతే విధంగా అదేవిధంగా సిపియులో నుంచి ఫ్యాన్ సౌండ్ విపరీతంగా వస్తుందండి దాన్ని పరిష్కారం ఎం మీ దగ్గర మీరు చూడగలగుతారా అండి దాని పరిష్కారం ఓకే అండి సరేనండి వైర్ సగం సగం వైర్ దాక కొరికేసింది సగం వైర్ దాక కొరికేసింది సరేనండి సరేనండి సరేనండి మానిటర్ తెర పగిలిపోయిందండి దానికోసం తెర కొత్త తెరను వేయగలగుతారా లేక రెండువేల పద్దెనిమిదోవ సంవత్సరం అండి మాది డెల్ కంప్ డెల్ డెల్ కంపెనీ అండి డెల్ మాది డెల్ కంపెనీ అండి అవునండి ఆ తెర తెర తెర మీద పగుళ్ళు రావడం వల్ల బొమ్మ అనేది సరిగ్గా కనిపించడంలేదండి మసక మసకగా మీ మీ దుకాణం వద్దకు తీసుకురావాలా అండి మీ యొక్క చిరునామా చెప్పగలరా బస్స్టాండ్ పైన మాది భువనగిరేనండి సరే అండి ఈ వీక్ అండి మీ మీ మీ సమయం ఎప్పుడు కేటాయించగలుగుతారండి మాకు సరేనండి ఓకే ధన్యవాదాలండి